నమస్కారమండి జెకె రెస్టారెంటే కదండి మాట్లాడేది అది నేనండి నా పేరు కార్తీక్ అండి నేను మీ తరచుగా వచ్చే కస్టమర్ని అయితే నాకు ఇష్టమైన జాబితా ఒకటి మీ దగ్గర పెట్టి ఉందని అప్పట్లో మీరు చెప్పారు అయితే దాంట్లో నుంచి నాకు కొన్ని ఆహారాలు తీసివేసి మరికొన్ని దాంట్లో కలపాలండి అయితే ఆ లిస్టులో నుంచి తీసేయాల్సిందేంటంటే మటన్ బిర్యానీ ఒకటి చెప్పానండి అది తీసేయండి దాని బదులుగా వెజ్ బిర్యానీ ఒకటి అదే విధంగా పన్నీర్ కర్రీ ఒకటి యాడ్ చేయండి అది ఆ రెండు కలిపి నాకు వీలైనంత త్వరలో ఎర్రవరం కాలనీలో ఇచ్చేయండి అది డబ్బులు మీకు యధావిధిగానే వచ్చాక ఇస్తానండి వీలైనంత త్వరగా పంపండి